నగరం వారిని పెళ్ళి చేసుకోవాలని చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ఆలోచించడం అవుతుంది మనకు ఒకరకంగా చెప్పి వాళ్ళు ఇంకొక రకంగా బిహేవ్ చేస్తారు అందువలన చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు దీని మూలంగా గ్ర గ్రామీణ ప్రాంతంలోని యువత భాగస్వామిని పొందడంలో చాలా సమస్యలను ఎదుర్కొంటు ఎదుర్కోవాల్సి వస్తుంది